క్రీడలు మానవ సంస్కృతిలో అంతర్భాగం అవి శారీరిక శ్రమ నైపుణ్యం పోటీతత్వం వినోదం కలగలిసిన కార్యక్రమాలు క్రీడలు వ్యక్తుల ఆరోగ్యాన్ని శ్రేయస్సును మెరుగుపరచడమే కాకుండా సమాజంలో అనేక ప్రముఖమైన పాత్రను పోషిస్తాయి అవి సంస్థలో క్రీడల పాత్ర ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం సామాజిక ఐక్యత క్రీడలు ప్రజలను ఏకం చేస్తాయి జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీలు ప్రజల్లో దేశభక్తిని ఐక్యతను పెంపొందిస్తాయి మరియు స్థానిక క్రీడలు సమాజంలో వివిధ వర్గాల ప్రజలను ఒకచోట చేర్చి సామాజిక బంధాలను బలపరుస్తాయి మరియు సంస్కృతి సంస్కృతిక వ్యక్తికరణ కొన్ని క్రీడలు నిశ్చర్ధ సంస్కృతాలకు ప్రత్యేకమైనవి ఉదాహరణకు భారతదేశంలో కబడ్డీ ఖోఖో వంటి సాంప్రదాయ క్రీడలు ఉన్నాయి క్రీడలు సాంస్కృతిక గుర్తింపును వారసత్వాన్ని కాపాడడానికి సహాయపడతాయి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కూడా దీనికి కారణం